హలో మ్యామ్ మీరు టూర్ కన్సంటెన్సీయా మ్యామ్ ఇలా ఇది సమ్మర్ సీజన్ కదా మేము ఇలా బీచ్కు వెళ్ళాలి అనుకుంటున్నాము ఓకే మేము వైజాగ్కు వెళ్ళాలి అనుకుంటున్నాము ట్వంటీ మెంబెర్స్ బడ్జెట్టు ఫిఫ్టీ థౌసండ్ లోపు అయిపోవాలి హై బడ్జెట్లో బట్ వెహికల్ మీరు ప్రొవైడ్ చేస్తారా మేము అడ్జస్ట్ చేసుకోవాల ఓకే మాకు బస్ ప్రొవైడ్ చేయాలి అలాగే ఒక టెంపుల్ కూడా విజిట్ చేయాలి అనుకుంటున్నాము ఒక మంచి టెంపుల్ చెప్తారా

లేదు టెంపుల్ బీచ్ టెంపుల్ ఎస్ మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ